మౌర్య చంద్రగుప్తుడు అశోకుడు ఆచార్య చాళుక్యులు ఛత్రపతి శివాజీ గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ పులకేసి లాలా లజపతి రాయ్ సర్దార్ భగత్ సింగ్ టంగుటూరి ప్రకాశం పంతులు అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు పొనకా కనకమ్మ